నమస్తే అండి ఇది ఫ్లవర్ డెకరేషన్ ఏనా అండి మాకు ఒక్క వెడ్డింగ్ ఉంది అండి దాని కోసం మాకు ఫ్లవర్ డెకరేషన్ కావాలండి అవునండి ఇది ఇరవై తొమ్మిదవ తారీఖున ఉన్నది అండి ఇరవై తొమ్మిది అండి సాయంత్రమే అండి ఇది ఈస్ట్ గోదావరిలో అండి అవునండి రాజమండ్రి అండి అడుగులు తెలియదు అండి ఇది ఒక ఫంక్షన్ హాల్ లో పెట్టుకున్నానండి మాకు

అవునండి అంటే మాకు ఎక్కువ స్టేజ్ మొత్తం ఫుల్ అట్రాక్టివ్ గా కనిపించాలి అండి మొత్తం రోజెస్ తోనే ఉండాలి అండి ఎందుకు అంటే పెళ్లి కూతురికి రోజెస్ చాలా ఇష్టం అండి అందుకనేనండి మరీ డెబ్భై ఐదు వెయ్యండి ఇప్పుడు మీరు చెప్పిన రేటు స్టేజ్ ఎన్ని అడుగులు అయితే అలా ఉంటుంది అండి ఇరవై అడుగులే అండి ఒకవేళ స్టేజ్ ఇరవై అడుగులకన్నా ఎక్కువ ఉంటే ఇంకా రేట్ పెరగవచ్చా అండి మీరు ఫ్లవర్స్ ని ఇంపోర్ట్ చేస్తారా అండి అలా తులిప్స్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి అలాంటి వాటి తోటి కొంచెం డెకరేషన్ అనేది హేవీ గా మొత్తం ఫ్లవర్స్ తోటే ఉండేలా చెయ్యాలి అండి డెకరేషన్ అనేది మొత్తం ఎక్కువ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటే ఇక్కడ మనకి లోకల్ గా దొరికే ఫ్లవర్స్ కాకుండా వేరే కంట్రీ నుంచి వచ్చే ఫ్లవర్స్ తో ఉండేలాగా కావాలండి మోడల్ ఆ అండి అవునండి అవునండి ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకోవాలి అంటే మాకు ఎలా పంపుతారు అండి అయితే మాకు నచ్చింది మేము మీకు వాట్స్ప్ చెయ్యవచ్చా అండి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం రేట్ డెబ్భై ఐదు వేలు అన్నారు కదా అండి ఇంకా ఏమి తగ్గదా అండి మోడల్ బట్టే అండి మామూలుగా అప్రాక్సిమేట్ గా ఎంత ఉంటుంది అనుకున్నారండి మీరు ఇంకేం తగ్గదా అండి అవునండి అలాగే అండి మేము అడుగుతున్నాము మీరు డెకరేషన్ లో ఇంకేమైనా డిఫరెంట్ గా ఏమైనా ట్రై చేస్తారా అండి అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చినప్పుడు ఫ్లవర్స్ వేయటాలు క్రాకర్సు అదే క్రాకర్స్ అడుగుతున్నానండి అలాగా కూడా ఉందా అండి మొత్తం ఇలా అయితే ప్యాకేజి ఎంత అవుతుందండి లక్షపాతికవేల అండి మీరు మరి ఎక్కువ చెప్తున్నారు అండి అంటే నేను ఇదే దీనితోటి ఆల్రెడీ ఇంకొకరికి కాల్ చేశాను అండి వాళ్ళు అయితే లక్షన్నర అండి మీరు ఇరవై ఐదు వేలు ఎక్కువ చెప్తున్నారండి

అంటే పెళ్లి కదా అండి ఒక్కసారే చేసుకుంటారు కదా అండి ఎప్పటికీ మెమరబుల్ గా గుర్తు ఉండాలి కదండి అందుకనే బెస్ట్ డెకరేషన్ ఏమి ఉన్నదా అని చూస్తున్నాము మేము అర్థం అయింది అండి అంటే మేము కూడా ఏంటి అంటే బెస్ట్ అండ్ చీప్ కింద చూస్తున్నాం అండి అవునండి అంటే మొత్తానికి ఫిక్స్ ఎంతో చెప్పండి రేటు మేము ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని మీకు పంపుతాం అండి ఆ సరే అండి మీది కూడా ఆల్రెడీ డెకరేషన్ చేసిన ఫోటోస్ ఉంటాయి కదండి అవి ఒక్కసారి మాకు సాంపుల్ కింద పంపండి సరే అండి ఎక్కువ రెడ్ రోజెస్ పింక్ రోజెస్ ఉండేలా చూసుకోండి డెకరేషన్ లో నమస్తే అండి మిమ్మల్ని మేము మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం అండి సరే అండి